హలో నాకు ఫ్రూట్స్ కావాలండి నాకు ఫ్రెష్గా ఉండే మ్యాంగోసు రెండు కేజీలు కావాలి రెండు డజన్లు అదేంటంటే ఇంకొకటి పపాయ మీకుందా అవైలబుల్గా పపాయ కూడా నాకు ఒక నాలుగు కేజీలు పెద్ద పెద్దవి చూడండి కొంచెం బాగా మగ్గినవి కొంచెం తియ్యగా ఉండేవి చూడండి అలాగే నాకు ఆరంజస్ కూడా కావాలండి అవి ఒక మూడు కేజీలు పంపించండి అరటి పళ్ళు ఉన్నాయా అండి అది అందులో నాకు అమృత పాణి అనేసి ఒకటి ఉంటుంది కదండి అది పంపించండి చక్ర కేళి ఒకటి ఉంటుందండి అదొక రెండు డజన్లు ఇదొక రెండు డజన్లు పంపించండి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటేనే చెప్పండి ఓకే ఓకే నాకు జామ జామకాయలు ఒక అర డజన్ ఇవ్వండి అలాగే ఇది మనకి స్ట్రాబెరీ కూడా ఒక పెట్ట వేయండి అందులో ఇంకా ఈ కీవి ఉన్నాయి కదండీ కీవీ కూడా ఒక బాక్స్ పెట్టేయండి ఇవి మరి నాకు డోర్ డెలివరీ చేస్తారా మీరు పర్వాలేదు అండి డెలివరీ ఛార్జ్ నేను ఇచ్చేస్తాను నా అడ్రెస్ నోట్ చేసుకుంటారా గుంటూరులో జేకేసి రోడ్డు లిటిల్ బర్డ్ స్కూల్లో ఎదురుగుండా ఉంటుంది ఆపోజిట్ అక్కడకి వచ్చి నాకు కాల్ చేస్తే నేను వచ్చి తీసుకుంటాను అండి ముప్పై తొమ్మిది మూడు పదిహేను అండి అక్కడకి వచ్చి నాకు ఒకసారి కాల్ చేయండి మరి పేమెంటు నేను గూగుల్ పే చేస్తాను మీకు నేను డెలివరీ అందుకున్న తరువాత చేస్తాను మీకు ఓకే అండి నాకు కొంచెం త్వరగా పంపించండి ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ